హలో సార్ నా పేరు జస్వంత్ నేను ఫ్యామిలీతో కలిసి తిరుపతికి ప్లాన్ చేశాము టికేట్సు వ్ క్యాన్సిల్ చేశాము అది రీఫండ్ ఎప్పుడు పడుతుంది సార్ నేను ఫోర్తున బుక్ చేశాను సార్ ఈ మంత్ ఫోర్త్ యెస్ సార్ కొన్ని రీజన్స్ వల్లా ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేశాము ఫోర్ టికెట్స్ సార్ ఓకే సార్ ఒకవేళ పడకపోతే ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ